భారతదేశంలో అనేక బ్యాండ్లు ఉన్నాయి కానీ అందులో నాకు ఇండియన్ ఓషన్ బ్యాండ్ అంటే చాలా ఇష్టం ఇండియన్ ఓషన్ అనేది ఒక ప్రముఖ భారతీయ బ్యాండ్ ఇది రాక్ మ్యూజిక్ని భారతీయ శాస్త్రీయ సంగీతం పల్లవీ సంగీతం మరియు జార్జ్తో మిలితం చేస్తుంది పంతొమ్మిది వందల తొంభైలో ఈ బ్యాండ్ స్థాపించబడింది మరియు భారతదేశంలో ఫ్యూజన్ మ్యూజిక్కి పుట్టుకనిచ్చింది ఇండియన్ ఓషన్ బ్యాండ్ గురించి కొంత సమాచారం సంగీత శైలి ఈ బ్యాండ్ భారతీయ వాయిద్యాలు తబలా సితార్ బ్యాండ్ మరియు పశ్చిమ రాక్ సంగీతం యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని కలిపి ప్రత్యేకమైన మ్యూజిక్ తయారు చేస్తుంది ఉపారి సంగీతం భారతీయ శాస్త్రీయ సంగీతం ప్రజల సంగీతం మరియు పాశ్చాత్వ రాక్ శైలను జోడించటం ద్వారా ఒక వింతగా మారింది ఈ బ్యాండ్ వారి పాటల్లో సామాజిక అంశాలు భక్తి మరియు దార్శనిక భావాలను ప్రదర్శిస్తుంది ఇందులో కొన్ని చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అందువల్ల ఈ బ్యాండ్ని చాలామంది ఇష్టపడతారు ఇండియన్ ఓషన్ బ్యాండ్ వారి సంగీతంలో భారతీయ సంగీత రంగంలో మార్పులు తీసుకువచ్చింది మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది